నా స్వస్థలమైన ఢిల్లీ నుంచి నేను బెంగళూరు వెళ్ళాను ఎందుకంటే నాకు ఒక చిన్న సెమినార్ ఉంది ఆ సెమినార్ ఏమిటంటే అది నాకు ఒక

ఆ పోటీలో పాల్గొనడానికి నేను నా స్వస్థలమైన ఢిల్లీ నుంచి నాకు అస్సలు భాష రాని మరియు అక్కడ ఎటువంటి కల్చర్ తెలియని బెంగళూరుకి వెళ్లడం జరిగింది అక్కడ నాకు ఒక స్నేహితురాలు ఉంది నేను ఇక్కడ ఢిల్లీలో ట్రైన్ ఎక్కి మళ్ళీ బెంగళూరులో దిగినప్పటికీ అక్కడ నాకు ఎవరు తెలియక నాకు వచ్చిన చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతో

అక్కడి నుంచి తను నన్ను పోటీలు జరిగే సెమినార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను దింపి మళ్ళీ తను వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలియని భాషతో నేను చాలా ఇబ్బంది పడ్డాను అక్కడ అయినప్పటికీ కూడా నాకు వచ్చిన చిన్న చిన్న ఇంగ్లీషు పదాలతో మరియు కన్నడ భాషలో చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ మేనేజ్ చేసుకుంటూ నేను ఆ పోటీలను పాల్గొని మంచిగా సెమినార్ ఫినిష్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిను అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళాను నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళిన తర్వాత తను నన్ను తన బెంగుళూరు మొత్తం చూపించడానికి బయటకు తీసుకుని వెళ్ళింది అక్కడ తీసుకొని వెళ్ళినప్పటికీ అక్కడ టూరిజంలో ఉన్న ప్లేస్ ప్లేస్ల అన్నిటిని కూడా నాకు చూపించింది అక్కడ చూపించిన ప్రతి ఒక్క ప్లేస్లో కూడా అందరూ కూడా కన్నడ భాషలో మాట్లాడే వారే ఆ భాష నాకు రాకపోయేసరికి వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో అనేది నాకు అసలు అర్థం కావడమే అయ్యేది కాదు అలాగే చిన్న చిన్నగా కన్నడ భాషలో నేను చిన్న చిన్నగా చిన్న పదాలు మాట్లాడుకుంటూ అక్కడ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను